గాయకులు సాధారణంగా పొరపాటులు ఏంచేస్తారంటే పాట్లాడుతు పాట పాడుతున్న టైమ్లో గొంతు కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు వాళ్ళు పాట పాడే ముందు ఏదైనా ఉన్నా గాని ముందు మిరియాలు పాలు వేడి చేసుకోని తాగడం మంచి అట్లాంటి చేస్తే వాళ్ళకు మిస్టేక్స్ అనేటివి కాకుండా వస్తు కోల్డు అట్లాంటివి కాకుండా ఉంటుంది వేడి వేడిగా తాగడం పాలు మిరియాలు వేసుకొని పాలు కాని చాయ్ కానీ తాగాలి ఇంకొక గంటలో సాధన మొదలవుతుంది అననంటే సాధన చేసేటప్పుడు మెయిన్గా తీసుకునేది అయితే ఇదే దగ్గు అలాంటివి వచ్చేటటువంటి సుచ్చివేషన్లో మాత్రం సాధన చేస్తా అననుకోవద్దు ఎందుకంటే అది డిస్టబెన్స్ అవుతుంది అయిటిని తగ్గించి తగ్గినాక చేయడం మంచిది